అవునండి మీరు ఎవరండి ఓకే అండి వాళ్ళ ఏజ్ చెప్తారా అండి ఓకే అండి ఓకే అండి మా అన్నమయ్య శ్రీ అన్నమయ్య పాఠశాలలో వచ్చేసి బస్ ఫెసిలిటీస్ అనేటివి ఉన్నాయండి స్కూల్ అనేది బాగుంటుందండి ఆఫ్టర్ అంటే క్లాస్ స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ట్యూషన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామండి టీచింగ్ మెంబర్స్ కూడా బాగుంటారండి అంటే వాళ్ళు సెకండ్ క్లాస్ అండ్ ఎల్ కే జీ కాబట్టి మేము ప్లే క్లాస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేశాము దానికి కూడా ఒక స్టాఫ్ మెంబర్ అనేది అలాట్మెంట్ ఇస్తామండి మరి మీరు వాళ్ళ గురించి దిగులు పడాల్సిన అవసరం ఏం లేదండి ఫుడ్ కూడా ఇక్కడ ఆఫ్టర్నూన్ మేమే ప్రొవైడ్ చేశామండి ఇక్కడ సెకండ్ క్లాస్ వచ్చేసరికి నలభై ఐదు వేలు అండి ఇంకా ఎల్ కే జీ వచ్చేసరికి ట్వంటీ అండి ట్వంటీ థౌజండ్ వస్తుదండి ఓకే అండి బస్ ఫెసిలిటీ కూడా ఉందండి ఓకే అండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడిగండి చెప్తాము మీరు ఇక్కడ జాయిన్ చేశాక ఎటువంటి డౌట్స్ అవసరం లేదండి మేము హండ్రెడ్ పర్సెంట్ షూరిటీ ఇస్తామండి పిల్లల వరకు అయితే సెక్యూరిటీ బాగుంటుంది అండి మా దగ్గర స్టాఫ్ కూడా బాగా ఎడ్యుకేటెడ్ పర్సనే మా దగ్గర తీసుకున్నామండి మేము ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి